కొత్త క్రెడిట్ కార్డ్ కోసం కేవైసి ప్రక్రియలో ఆధార్ అనుసంధానం పూర్తి మార్గదర్శని హలో అందరికీ కొత్త క్రెడిట్ కార్డ్ కోసం దరఖాస్తు చేసేటప్పుడు కేవైసి నో యువర్ కస్టమర్ అనుసంధానం తప్పనిసరి ఈ ప్రక్రియలో ఆధార్ అనుసంధానం ఎలా చేయాలో ఈ ట్యూటోరియల్లో ఒక స్టెప్ బై స్టెప్ వివరిస్తాను ఈ గైడ్ను అనుసరించి మీరు సులభంగా మీ క్రెడిట్ కార్డును అప్లికేషన్ని పూర్తి చేయవచ్చు మొదట మీరు బ్యాంక్ వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ని ఓపెన్ చేసి క్రెడిట్ కొత్త కార్డు కోసం అప్లై చేయ్యాలి ఆప్షన్లలో అప్లై ఫర్ ఏ క్రెడిట్ కార్డ్ అనే విభాగాన్ని సెలెక్ట్ చేయండి దరఖాస్తు ఫారంలో మీ వ్యక్తిగత వివరాలు అంటే పేరు చిరునామా ఆదాయం పాన్ కార్డ్ వివరాలు సరిగ్గా నమోదు చేయాలి ఈ దశ పూర్తైన తరువాత కేవైసి వెరిఫికేషన్ కోసం బ్యాంక్ ఆధార్ అనుసంధాన్ని కోరండి కోరుతుంది ఇప్పుడు ఆధార్ ద్వారా కేవైసి అనుసంధానం ప్రక్రియను ప్రారంభిద్దాం మీరు ఈ కెవైసి త్రూ ఆధార్ అనే ఎంపికను ఎంచుకోవాలి అనంతరం మీ పన్నెండు అంకెల ఆధార్ నంబర్ను ఎంటర్ చేయండి ఇది బ్యాంకుతో అనుసంధానించడానికి అవసరం మీరు నమోదు చేసిన ఆధార్ నెంబర్కి సంబంధిత మొబైల్ నెంబర్కి వన్ టైం పాస్వర్డ్ ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి ఓటీపీ ద్వారా ధృవీకరణ పూర్తయిన తర్వాత మీరు ఆ బ్యాంక్లో ఆధార్లో ఉన్న వివరాలను ఆటోమేటిక్గా పొందుతుంది మీ పేరు చిరునామా పుట్టిన తేదీ వంటి సమాచారం స్క్రీన్పై కనిపిస్తుంది మీరు అందించిన వివరాలు మీ ఆధార్ కార్డు వివరాలతో మ్యాచ్ అవుతున్నాయా అని మరి ఒకసారి పరిశీలించండి ఎలాంటి తప్పిదాలు లేకుండా ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాత కన్ఫర్మ్ బటన్ని క్లిక్ చేయండి ప్రక్రియను సులభంతరం చేసేందుకు కొన్ని చిట్కాలు పాటించాలి మీ ఆధారతో అనుసంధానం మొబైల్ క యాక్టివ్ ఉందని ముందుగా ధృవీకరించుకోండి ఎందుకంటే ఓటీపీ లేకుండా ఈ ప్రక్రియ కొనసాగదు ఇతర వివరాలు బ్యాంక్ రికార్డులో సరిపోయేలా చూసుకోవాలి ఆధార్ కార్డ్ వెరిఫికేషన్ మంచి ఇంటర్నెట్ కనెక్షన్ ఉండేలా చూసుకుంటే ఈ ప్రక్రియ పూర్తిగా పూర్తవుతుంది ఈ విధంగా ఆధార్ ఆధారిత కేవైసీ అనుసంధానం ద్వారా అతుకులు లేని ప్రక్రియలో క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ సులభంగా పూర్తి చేయవచ్చు ఏమైనా సమస్యలు ఎదురైతే బ్యాంక్ కస్టమర్ సపోర్ట్ సంప్రదించాలి మీ క్రెడిట్ కార్డు దరఖాస్తు విజయవంతంగా పూర్తి అయ్యాక బ్యాంకు నుంచి ఆమోద సమాచారం వచ్చే వరకు వేచి ఉండండి ఈ ట్యూటోరియల్ మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను ధన్యవాదాలు